మన భారతదేశంలో క్రీడలు అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాయి మన భారతీయులు ప్రాచీన కాలం నుంచి క్రీడల్లో సిద్దహస్తులు ప్రస్తుతం మన భారతదేశంలో ప్రాముఖ్యత ప్రాముఖ్యత కలిగిన క్రీడలు ఏవి అంటే క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ హాకీ షటిలు బ్యాట్మింటన్ హ్యాండ్ బాల్ ఇంకా ఈ క్రీడల్లో మన భారతదేశంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది క్రికెటు క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలోనే ఎక్కువ మంది క్రీడాకారులుండ్డారు అందులో సచిన్ టెండూల్కర్ గానీ కపిల్ దేవ్ గానీ ధోని గానీ ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగల ప్రాధాన్యత గల క్రీడాకారులు వాళ్ళు మన దేశానికి చాలా సేవలు చేశారు అలాగే ఫుట్బాల్ టెన్నిస్ హాకీ షెటిల్ షెటిల్ అంటే మనకి తెలుసు మన భారతీయులు చాలా ఇష్టపడే ఆట అలాగే మనం మన కీడాకారుల్లో మనకి పీవీ సింధు తెలుసు ఆమె చాలా సేవలు చేసింది మనకి అలాగే సానియా మిర్జా అలా చాలా మంది క్రీడాకారులు ఉండారు అలాగే మనం అథ్లెట్లకెళ్తే అథ్లెట్లో మనకి అత్యంత ప్రసింది ప్రసిద్ధిగాంచిన అథ్లెట్లు ఎవరు అంటే మిల్కా సింగ్ అతను రన్నింగ్లో మనకి ఓ గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు అలాగే నీరవ్ చోప్రా అతను సేవలు త్రో జావలిన్ త్రోలో చాలా ఎక్కువ సేవలు చేశారు ఒలంపిక్స్లో మనకి గోల్డ్ మెడల్ తెచ్చారు ఇలాగే చాలామంది క్రీడాకారులు మన దేశానికి సేవ చేశారు